కొన్ని ఏళ్ళుగా వ్యవసాయం ఎలా మారిపోయింది అంటే అప్పట్లో ఏంటంటే ఒక ఇరవై రోజుల ముందు నుంచి ఫస్ట్ ఆఫ్ అల్ మార్నింగ్ వాటర్ పెట్టడం కానీ తర్వాత వడ్లు ఎక్కడం కానీ అప్పుడు ఏంటంటే ఇప్పుడు మిషన్స్ అనేవి లేవు ప్రతి ఒక్కరు అనేది వర్క్ చేయడం జరిగింది అట్లా జరిగి జరిగి ఏమైతుంది అంటే తర్వాత నాగలితో దున్నడం కానీ తర్వాత వాటర్ అనేవి ఎక్కువ పెట్టినాక తర్వాత జంబు కొట్టి నాట్లు అల్లుకున్నాక మొలక అనేది ఎదగడంతో నాటు వేయడం అనేది జరిగేది అట్లనే అప్పుడు ఎక్కువ రసాయన మందులు కూడా ఉండేవి కాదు మంచి సారవంతమైన భూమి కూడా ఉండేది ఇప్పుడు ఏంటంటే మందులు అవి ఇవి వేయడం వల్ల అంతా భూమి కూడా దాని యొక్క సారం తగ్గిపోయింది అప్పుడు వచ్చినంత దిగుబడి కూడా ఇప్పుడు రావడం అనేది జరగడం లేదు మరియు అప్పుట్లో ఉన్నంత రేట్లు కూడా ఇప్పుడు లేవు ప్రతి ఒక్క దానికి రేట్ అనేది పెరిగిపోయింది మందులు కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి భూమిలోని సారం అంత తగ్గిపోయింది ప్రతి ఒక్క దాంట్లో కూడా రేట్ రేట్ రేట్ అనేది పెరిగిపోయింది ప్రతి దాంట్లో కూడా పెరగడంతో వ్యవసాయం అనేది బంద్ అయ్యే స్థితికి కూడా ఇప్పుడు రావడం అనేది జరిగింది అప్పట్లో ఉన్నంత మంచిగా ఇప్పుడు అనేది లేదు మరి కల్పులు తీయడం కానీ మందులు కొట్టడం కానీ ప్రతి ఒకటి కూడా వాళ్ళు చేసుకునేది ఇప్పుడు మొత్తం మెషిన్స్ వచ్చినాయి ప్రతి దాంట్లో పెట్రోల్ ఆయిల్ కలిపి మందు కొట్టుడు అట్లనే ట్రాక్టర్లు దున్నుడు వాటితో వీల్స్ కానీ రూట్స్ మీటర్ కానీ ఇంకా జంబులు కూడా వాటితో కొడుతున్నారు నాట్లు కూడా వాటితో పెడుతున్నారు పదిమంది చేసే పని ఒకరు చేయడంతో మనుషులకు ఉపాధి కూడా దొరకడం లేదు దాంతో ప్రతి ఒకరు కూడా ఒక్క పూట తింటాండ్రు రెండు పూటల పంటారు కొన్ని ఏళ్ళుగా వ్యవసాయం ఇంత ఘోరంగా మారిపోయింది మరి ఇంత హీనంగా మారిపోవడానికి కారణం వచ్చి మొత్తం మెషిన్స్ ఇలా జరగడం వల్ల చాలా రైతులు నష్టపోవడం జరుగుతుంది అలాగే ఈ వ్యవసాయం చేయడం అనేది కూడా ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది దాన్ని పట్టించుకోవడం లేదు మనీ ఉన్న వాళ్ళు మొత్తం రాజ్యం కావడంతో పైసలు లేని చిన్న సన్నకారు రైతులు సూసైడ్ చేసుకునే పరిస్థితి అనేది వచ్చింది దాని కోసం ఇప్పట్లో ఏంటంటే సారవంతమైన భూమిని తయారు చేసుకోవాలి రైతులకు రుణాలు లోన్లు అలా వస్తే వాళ్ళు పంట పండించే అంత స్థితిలో ఉన్నారు రైతు దేశానికి వెన్నుముక కాబట్టి ఖచ్చితంగా రైతుకు ఋణాలు లోన్లు ఇస్తేనే పంట వండుతుంది దేశం అనేది ముందుకు సాగుతుంది కాబట్టి వారికి మనం సహాయం చేయాలి వారు కూడా వాళ్ళు ఒక పూట తిని పదిమందికి మూడు పూటలు ఐదు వేళ్ళు నోట్లోకి పోతున్నాయి అంటే కారణం ఆ యొక్క రైతు కాబట్టి ఆయనకు మనం ప్రత్యేకంగా ఏ సహాయం కావాలన్నా చేసే విధంగా మాత్రం ఉండాలి ఎందుకంటే ప్రతి ఒకటి అనేది మన ఇంట్లోకి వస్తుంది రైతు ఎక్కడనో వండిస్తాడు కానీ మనం ఎంత పెద్ద సిటీలో ఉన్నా కానీ మన ఇంట్లోకి వచ్చి అతను పండించిన పంట అనేది మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి వారికి మాత్రం మనం ఎప్పుడు ఋణపడి ఉండాలి